మా రాష్ట్రంలో భూమిని సంకృతికంగా సుసంపన్నమైన మార్పుని కృషి చేశారు చాలా ఉన్నత ఉన్నతమైన భూమిగా మార్పు చెందించారు మా భూమి యొక్క గొప్పతనం చాలా ఎక్కువగా ఉంటుంది భూమిని అది ఎంతో సుసంపన్నంగా ఎంతో మంచి సాంప్రదాయంగా ఎంపిక చేశారు అది ఎలా చేశారంటే రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు కలిసి ప్రజలు అణంగిలాగా వివిధ రకాలుగా చెట్లు నాటడం ఎలాగ ఉన్నట్లుకి సహాయం చేయడం వల్ల భూమి ఎంతో సుసంపన్నంగా సంపాదనలతో దానిపై భూమి పైన జీవిస్తున్న మనుషులు కారణంగా మెంతులుగా ఎందరికో మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి భూమి సంస్కృతంగా సమీపంగా ఉంటుంది అనేక రకాలుగా ఉంటుంది ఎందుకంటే భూమిని అనేక రకాలుగా తీర్చిదిద్దారు వాళ్ళు చెప్పలేనంత గొప్ప వాళ్ళు ఎందుకంటే భూమి భూమిని అంతలా మార్పు చెందినందుకు వాళ్లకి చెప్పలేనంత మార్పుని ఇవ్వచ్చు చెప్పలేనంత గొప్ప వాళ్ళు కూడా వాళ్ళు చాలా సుసంపన్నతో ఎంతో సంపదనతో ఉన్న ఉన్నది ఎంతో వివిధ రకాలుగా ఉన్న మా భూమి యొక్క గొప్పతనాన్ని ఎంతోమందికి చెప్పలేని విధంగా ఉంటుంది అనేక రకాలుగా ఉంటుంది భూమి మనం చెప్పలేని విధాలుగా అనిపిస్తుంది మనం ఎంతో కష్టపడి అంత రూపు దిద్దిన భూమి యొక్క సుసంపన్నమైన సంపదైనా ఎంతో గొప్పగా ఉంటుంది ఈ భూమి యొక్క వాతావరణాన్ని సంస్కృతిని మార్చడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు ఈ వాతావరణం అలాగే ప్రతి ఒక్కరికి మనకి ఎలాగా ప్రపంచంలో ఏమి జరుగుతున్న అన్నది భూమి యొక్క ఏమేమి జరుగుతుందని వాతావరణ సూచన ద్వారా అందిస్తుంది భూమి అనేది చాలా గొప్ప గొప్ప కార్యక్రమమైన విషయం సంస్కృతి అనేది సుసంపన్నమైన భూమి ద్వారా ఏదైనా పుడు పుడుతుంది అలా పుట్టాలను కూడా అనుకుంటున్నా ఎంతో సుసంపన్నమైనగా ఉంటుంది భూమి యొక్క గొప్పతనాన్ని మనం ఎంతగా మార్పు దిద్ది ఉంటామని అనుకుంటున్నాము సంపన్నమైన భూమితో ఎంతో రూపుదిద్ది ఉంటుంది చాలా చాలా మంది అనుకునే విధంగానే భూమి యొక్క గొప్పతనం చెప్పలేను మాటల్లో చెప్పలేను విధంగా ఉంటుంది సుసంపన్నతో సంపదలతో సుఖాలతో మంచి మంచి సంతోషాలతో ఆనందాలతో భూమి భూమి మీద ఉన్న ప్రజలందరికీ సుఖాన్ని అందిస్తూ ఉంటుంది మా రాష్ట్రమే కదా మీ రాష్ట్రం యొక్క కూడా గొప్పదనాన్ని మీరు తెలుసుకుని మీ భూమి యొక్క గొప్పతనం గురించి సంపన్నంగా సంస్కృతికంగా మా తండ్రి కృషి చేసిన ఎంతో గొప్ప ఎంతో గొప్ప మంది వ్యక్తులు ఉంటారు వాళ్లందర్నీ మీరు గుర్తు పెట్టుకొని వాళ్ళకంటూ ఒక రోజంటూ ఉంటుంది వాళ్లు చనిపోవడం లేకపోతే పుట్టడం వాటికంటూ వాళ్లకి మీరు ఘనంగా కార్యక్రమాలు చేయాలని భూమిని సుసంపన్నంగా ఉంచుతారని అనుకుంటున్నా